హలో హలో సార్ ఇది టూ వీలర్ షోరూమేనా సార్ మాట్లాడేది సార్ మా దగ్గర ఎలాంటి బైక్స్ ఉన్నాయి సార్ సార్ మనము టూ వీలర్స్కి మనకి ప్రైస్ ఎలా ఉంటుంది సార్ ఓకే సార్ ఇది మేము లేటెస్ట్ వర్షన్ ఇది రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకుందాం అనుకుంటున్నాం సార్ అది ప్రైస్ ఎంత పడుతుంది సార్ మనకు ఫై సార్ నెట్ ఎంత పడుతుంది సార్ త్రీ ల్యాక్స్ చూశాం మనకు ఈఎంఐ ఎంత పడుతుంది సార్ సార్ ఒక నిమిషం సార్ సార్ నా క్రెడిట్ స్కోర్ సెవెన్ హండ్రెడ్ ఉంది సార్ సార్ ఒక ట్వంటీ ఫోర్ మంత్స్ పెట్టుకుంటాం సార్ ఓకే సార్ మనకు దాన్ని అప్గ్రేడ్ చేయమని వేస్తారా సార్ అంటే కొత్తగా ఏమన్న మోడల్స్ వచ్చాయా సార్ అంటే ఏ ఏమన్న కానీ న్యూ వర్షన్స్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఓకే సార్ ఇప్పుడు మనకు మనకు ఇది ఇది మన స్పెసిఫిక్గా ఇట్ల మార్పించుకోవడం కానీ ఏమన్న ప్రాబ్లమ్స్ వస్తాయా సార్ మరల అవి ఇన్సూరెన్స్ అవన్నీ ఎలా సార్ ఇప్పుడు మరి ఇవన్నీ ఎలా తీసుకుంటారు అంటే ఆ ప్రైస్కి అంటే తీసుకున్న దాంట్లో దాంట్లో మీరు ఇంక్లూడ్ చేస్తారా సార్ ఇది ఈఎం ఇన్సూరెన్స్ ఓకే సార్ ఇంకా ఇది మనకు ఎన్ని రోజులు పడుతుంది సార్ డెలివరీకి తీసుకుంటే ఒకవేళ మనం మనకు అంటే ఆర్డర్ చేసుకునే ముందు అం ఇప్పుడే కట్టమని అమౌంట్ కట్టేది ఉంటుందా సార్ మనకు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ